అన్నా ఇట్లా నేను క్రొత్త ఫోన్ తీసుకుందాము అనుకుంటున్నాను అన్నా మార్కెట్లో ఏది అవైలబుల్ ఉన్నాయి మనకి ఒక పదిహేను వేలు అనుకుంటున్నా అన్నా ఫైవ్ జీ అయితే చాలు అన్నా ఇంకా నాకు అవి తెలియదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఒక ఫైవ్ జీ ఒక సిక్స్ జిబి ర్యామ్ అట్లా కొనాలి అంటే ఎంత ఉంటుంది అన్నా ఈయమ్ఐ ఏమైనా ఉంటుందా అన్నా మీ షాప్లో అవునా అన్నా సరే అది మా బాబాయ్ చెప్పాడు ట్వంటీ టూ ట్వంటీ త్రిలో రెడ్మీది ఏదో మొబైల్ ఉందట కదన్నా ఫైవ్ జీ మీ దగ్గర ఉందా అన్నా అది అలాగే

లేదన్నా ఒప్పో వివో అవన్నీ కెమెరా నేను కెమెరా వాడను గేమ్లు ఆడుకుంటాను నేను ఏమో అన్నా నాకు ఎక్కువ తెలియదు మా బాబాయ్ అయితే అవి వద్దన్నాడు రెడ్మీ ఏదో బాగుంది అన్నాడు అది వస్తా ఎప్పుడు వస్తుంది అన్నా మరి

పరవాలేదు అన్నా అదే బాగుంది అన్నాడు మరి లేదు నేను ఒకసారి అడుగుతానులే కానీ ఇంకేదైనా ఉన్నాయా మరి అయ్యయ్యో అంత రేట్ వద్దన్నా సరే ఇప్పుడు రెడ్మీ ఓకే అనుకుంటాను నేను నెక్స్ట్ వీక్ మరీ మళ్ళీ కాల్ చేపిస్తాను అన్నా సరే అన్నా లేదు అన్నా లేదు నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ షాప్కి వచ్చేస్తాను డైరెక్ట్గా నా పేరు రాములు అన్నా ఓకే

సరే అన్నా సరే థ్యాంక్ యూ అన్నా